హలో అవునండి చెప్పండి మ్యాడమ్ ఏమి కావాలి మీకు

ఓ

ఓకే మ్యాడమ్ అంటే ఇక్కడ ముందు మీరు బ్యాంక్కి ఒకసారి రండి మ్యాడమ్ మీకు ఇక్కడ ఏమైనా ఎకౌంట్ ఉన్నదా మ్యాడమ్ మీరు ఒకసారి ఓకే మనకి బ్యాంకు లోన్ పెట్టడానికి ఏదైనా మాకు షూరిటీ కావాలి అంటే ఇన్న ఇప్పుడు ఇలా ఇంటి దస్తావైజులు గానీ ఏవైనా లేకపోతే ఎవర పెద్దవాళ్ళ చేత అయినా గానీ ఒక మనిషి చేత గానీ ఒక షూరిటీ కావాలి అనమాట మీరు ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఏదైనా లేకపోతే ఇద్దరు సాక్షి సంతకాలు తెచ్చుకోవడానికి కావాలి మనకి అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ చూపినీకి బ్యాంక్ ఎకౌంట్ జిరాక్సు మీది కో వస్తే మీకు లోన్ ఫామ్ అది మేం తెస్తాము షూరిటీ పత్రాలు అన్నీ పట్టుకుని రండి వాళ్ళ కన్నా మళ్ళీ ఇద్దరినీ సైన్ పెట్టడానికి తీసుకురండి చెప్పండి మ్యాడమ్

సర్టిఫికేట్స్ అంటే అప్లై చెయ్యండి గానీ ఏదైనా ఇప్పుడు తెలిసిన పైగా ఇప్పుడు ఎవరినైనా ఇద్దరినీ షూరిటీ సైన్ కోసం వాళ్ళని పెట్టించండి మ్యాడమ్ ఓకే చే ఒకళ్ళవి వాళ్ళు ట్రై చేయనీ ఇంకొకళ్ళవి మీకు బాగా తెలిసిన వాళ్ళని ఒకళ్ళవి సైన్ పెట్టించండి మ్యాడమ్

ఓకే మ్యాడమ్